నమస్తే సార్ నేను మీ ట్రావెల్లో కారు అద్దెకు తీసుకోవాలని అనుకుంటున్నాను మీ ట్రావెల్ కార్లు ఎక్కడికైనా లేదా ఏ ప్రదేశానికి అయినా వెళ్ళే వెసులుబాటు ఉంటుందా ఎందుకంటే మేము మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కొన్ని రోజలు దూర ప్రయాణం చేయాలని అనుకుంటున్నాము అది ఎక్కడికి అంటే ఈ ప్రదేశం నుండి రంప చోడవరం అలాగే మారేడిమిల్లి వెళ్ళి అక్కడే ఒకరోజు బస చేసి మరుసటి రోజు అక్కడ నుండి బయలుదేరి సీలేరు లంబసింగి వెళ్ళి అక్కడ ప్రదేశాలు అన్నీ చూచి ఆ రోజు రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం అక్కడ నుండి బయలుదేరి విశాఖపట్టణం వెళ్ళి అక్కడ నుండి హోటల్లో గది తీసుకొని ఆ రోజు అంతా అక్కడే ఉండి కొంచెం విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నింటినీ చూచి అక్కడ నుండి తిరిగి మా ప్రదేశానికి మేము రావాలి అనుకుంటున్నాము అయితే అందుకోసం మీ ట్రావెల్స్లో ఎంత ఖర్చు పడుతుంది మేమే సొంతంగా డ్రైవ్ చేసుకోవడానికి ఎంత అవుతుంది మాకు కొంచెం మీరు దానిని చెప్పగలరా అలాగే మేము నచ్చితే మీ రేటు అవన్నీ నచ్చితే తిరిగి మీ ట్రావెల్స్కి రావాలి అనుకుంటున్నాము కిలోమీటర్కి ఎంతో చెప్పగలరా అవునా కిలోమీటర్కి ఐదు వందల పైనే తీసుకుంటారా అలాగేనండి మీరు మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అలాగే మీ ట్రావెల్స్ నుండి మంచి కారుని మాకు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు